మీరు పాతతరం అలాగే కొత్తతరం వారు కోరుకునే వాటి మధ్య సతమతమౌతున్నారా అంటే అవుతున్నాము పాతతరం వాళ్ళకి కొత్తతరం వారికి తేడాలు ఏంటంటే పాతతరం వాళ్ళు ప్రతీ విషయంపై చాలా పట్టుదలతో ఉంటారు ఇప్పడు కొత్తతరం వారు అలాగా దేనిని అంత గొప్పగా పట్టించుకోవడం లేదు